ఇప్పుడు ఉన్న యువత అండి సరైన చదువులు లేవు ఉద్యోగాలు లేవు ఏమేమో చేస్తున్నారండి పేదరికంతో ఆల్మట్టించే వాళ్ళు కొందరు డబ్బు ఎక్కువై పెద్ద పెద్ద కాలేజీల్లో వేసి ర్యాంకుల కోసం పోటీపడే వాళ్ళే కొందరు ఈ ర్యాంకుల పోటీలో మాత్రం పిల్లలు డిప్రెషన్కి వెళ్లి పోయండి ఎంతోమంది పిల్లలు సూసైడ్లు చేసుకోవటం కాలేజీలు వదిలి వెళ్లిపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారండి మన పిల్లలు ఎన్ని ర్యాంకులు తెచ్చుకున్నారు అనేది కాదండి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నది రేపు అన్న నాడు ఉద్యోగం రాకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు నిలబడి బతకగలరా అనేది మనం తల్లిదండ్రులుగా ముందే ఆలోచించాల్సిన విషయం అండి కాలేజీలకు ఏముందండి వాళ్ళు కాలేజీలకి పేరు రావాలని పిల్లల్ని రుద్ది రుద్ది పెడుతున్నారండి దానివల్ల పిల్లలు చదువులంటే భయపడిపోతున్నారు అనమాట మన టైంలో మనం ఎంతో ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్లి కాలేజీకి వెళ్లి చదువుకున్న రోజులండి కానీ ఇప్పుడు పిల్లలకి క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారండి అదంతా వాళ్ళ కష్టానికి కారణం ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనమే నండి మన పిల్లలకి ఏదో ర్యాంకు వచ్చేయాలి పేపర్లో వేసేయాలి మనకు గొప్ప పేరు వచ్చేలానే ఆలోచించుకుంటున్నాము గానీ దీనివల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు ఈ పోటీ తత్వానికి ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారనేది మాత్రం మనం కూడా ఆలోచించటం లేదండి అది ఆలోచించి పిల్లల్ని మనం జాగ్రత్తగా చదివించగలిగితే అండి పిల్లలు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి వాళ్ళు భవిష్యత్తుకు మంచి పునాది వేసిన వాళ్లమవుతామండి ఎందుకంటే ఉద్యోగం లేకపోయినా కూడా ఏదైనా బిజినెస్ చేసి మనం పదిమందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఆలోచన మన పిల్లల్లో కల్పించాలండి మనో ఆలోచనతోనే మన పిల్లల్ని పెంచాలన్నమాట ఇప్పుడు ఎన్నో బిజినెస్లు వచ్చేసేయండి స్టార్ట్ అప్పులు అని అవన్నీ ఇవన్నీ ఎంతసేపు పిల్లలు ఇక్కడ చదివేయాలి ఫారెన్ పంపించేయాలి ఫారెన్లో చదివించేయాలనే ఆలోచించకుండా మన పిల్లల్ని మంచి వాతావరణంలో మంచిగా చదివేట్ లాగా మంచిగా ఉండేలాగా మన పిల్లలు మన కళ్ళ ముందే ఉండేలాగా మనం చూద్దాం అండి